రవిగారేనండి అదే ఈవెంట్ మ్యానేజరే కదా ఏం లేదండీ మా అక్కది మ్యారేజ్ ఉందండి వారం రోజుల్లో అదే మీ దగ్గర ఎట్ ఏటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయో చెప్తారేమో అని చేసానండి లేదండి ఇంటి వద్దే చేస్తామండి బయట

లైవ్గానే కావాలండి లైవ్గా ఉండే పళమే కావాలండి ఐదొందల మందికండి ఫుడ్ అయితే వెజ్జేనండి నాన్ వెజ్ వద్దండి ఎన్ని వెరైటీలొస్తాయండి ఫుడ్లో

స్టార్టింగ్ నూటేభై అండి

అదేలేండి ఇంటికాడే వండాలండి వెజ్జేనండి

ఆయ్ అలా ఎన్ని టైప్సొస్తాయండి మొత్తం

అలగే బటర్ నాన్ కూడా అరేంజ్ చేయండి బటర్ నాను మటన్ కాదండి

మొత్తం కుర్రోళ్ళని తీసుకొచ్చీ మొత్తం మీదేనండి ఇంక బాధ్యతంతా వంట అదే చెప్పారండి ఆయ్ స్టేజ్ డెకరేషన్కి ఉంటాయండి అయితే ఇది క్యాటరింగూను డెకరేషను చెయ్యండి ఎంతండి మొత్తం ఎంతవుతుందండి సుమారు దాన్నిబట్టి అడ్వాన్స్ కొడతాను అవునండి సరేనండి ఒక పదివేలు అడ్వాన్స్ కొడతానండి

ఓకే సార్ ఉంటాను